నేను జాకెట్ కొన్ని రోజుల క్రితం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను ఆ జాకెట్ ఎలా ఉందంటే చీరకు తగ్గట్టు జాకెట్ అని కలర్ ఆ డిజైన్ అన్నీ బాగున్నాయని ఆర్డర్ చేసుకుంటే జాకెట్ ఎలా వచ్చిందంటే రెడీమేడ్ బ్లౌస్ఏ కాకపోతే ఎలా వచ్చిందంటే వెనకాల హుక్స్ వచ్చింది నేను ముందు హుక్స్ ఉన్నదేమో అనుకొని ఆర్డర్ పెట్టుకున్నా అది కూడా ఎలాగంటే సగం కుట్లు వదిలేసి అలాగే సగం డిజైన్ కూడా బాగలేదు ఆ క్లాత్ కూడా బాగలేదు జాకెట్ వేసుకునే విధానం అది మొత్తం నించున్నట్టు నిగడదంతు ఉంటుంది బ్లౌజ్ అనేది నాకు అసలు నచ్చలేదు బ్లౌజ్ ఎందుకో కానీ దాని డిజైన్ కూడా బాగలేదు ఆ పూసలు కూడా ఆ పూసల నుంచి దారాల అవి బయటకు వచ్చేసి చాలా బాగలేదు అసలు బ్లౌజ్ అయితే ఎందుకో చాలా నచ్చలేదు అలాగే చేతులు కూడా నిన్ను త్రీ బై ఫోర్త్ ఆర్డర్ పెడితే అది హాఫ్ హండ్స్ అంటే సగం వరకు వచ్చింది చేతులు అసలు నచ్చలేదు బ్లౌజు ఆ వెనకాల తాళ్ళు కూడా బాగలేవు అసలు సగం కట్ అయిపోయి సగం ఉండి వచ్చాయి అసలు నచ్చలేదు బ్లౌజు ఎందుకో చాలా రివ్యూ కూడా చాలా బాగలేదు నేను చూసుకోకుండా ఆర్డర్ ఆర్డర్ పెట్టేసాను దానివల్ల నేను ఆర్డర్లో మోసపోయాను కానీ బ్లౌజ్ అయితే అస్సలు బాగ లేదు పొట్టిగా కూడా వచ్చింది నిగడదంతు వచ్చింది బ్లౌజు అదంతా అసలు ఏం బాగలేదు మళ్ళీ ఇంకోటేంటంటే ఆ బ్లౌజులో కూడా కలర్ కూడా బాగలేదు లోపల మాకు క్లాత్ ఇవ్వకుండా ఏదో ప్యాడ్ లాగా ఇచ్చాడు అదేదో అంటే ఇప్పుడు గాగ్రా చోళీ వేసుకునే జాకెట్ లాగా ఉంది ఈ జాకెట్ అలా లేదు కానీ ఆ లోపల ఏవో ప్యాడ్స్ ఇచ్చి థర్మకోల్ల్లా అనిపిచ్చింది అస్సలు క్లాత్ కూడా బాగలేదు రఫ్గా ఉంది బాడీకి అంటుకున్నట్టు కూడా లేదు అసలు